చెప్పండి చెప్పండి

మీ ఊరిలో వాలంటరీకి కానీ వీఆర్ఓకి కానీ కంప్లెయింట్ చేసారా

అంటే పైప్ లైన్ పగిలిపోయింది అని చెప్తున్నారు కన్ఫర్మమేనా మీరు ఏమన్న చూసారా ఓకే సరే రేపు ఓకే సార్ రేపు మార్నింగ్ మీకు మీ వాలంటీర్తో కానీ వీఆర్ఓలతో కానీ చెప్పి దాన్ని సరి చేసే బాధ్యత మాది అండి